గత వారంలో నేను ఒక ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నాను అది నాకు చాలా స్పీడ్గా డెలివరీ అయింది అలాగే నాకు మంచి రేటుకి వచ్చింది దానిలో ఉన్న గుణాలు ఏంటంటే మంచిగా ఫోన్స్ మాట్లాడుకోవచ్చు అలాగే పాటలు వినవచ్చు మళ్ళీ ఎక్కడపడితే అక్కడకి అది నేను తీసుకుని వెళ్ళవచ్చు నాకు అది చాలా లో తక్కువ బరువులో ఉంది ఇది నా పా ఇది నా పాజిటివ్ ఎక్స్పీరియన్స్